ఫ్లిప్కార్ట్ డెలివరీ పార్ట్నరే కదండీ మా ఇల్లు ఎగ్జాట్లీ ఎక్కడండండి ఇది ఏలూరు ఫైర్ స్టేషన్ ఉంది కదండీ ఆ ఫైర్ స్టేషన్ నుంచి కొంత ముందుకొస్తే గుడి ఉంటదండి ఆ గుడి నుంచి కొంచెం లెఫ్ట్ తీసుకున్న తర్వాత ఒక చర్చ్ ఉంటుందండి ఆ చర్చి నుంచి కొంచెం ముందుకెళ్తే అంబటివారి వీధి అనడిగితే ఎవరన్నా చెప్తారు అంబటివారి వీధిలో ఒక స్టేర్ బిల్డింగ్ ఉంటుందండి బ్లూ కలర్ హౌసు అక్కడేనండి అన్ ఇక్కడికి వచ్చి మీరు ఈ నెంబర్ కాల్ చేయండి ఆ నెంబర్ ఏంటంటే తొమ్మిది ఏడు సున్నా సున్నా సున్నా ఆరు ఏడు ఎంది ఎంది ఎంది ఈ ఈ డైరెక్షన్లో ఈ దశగా మీరు వచ్చారంటే మా ఇంటి దగ్గరికి వచ్చి మీరు డెలివరీ చేసేయగలరండి అక్కడ మీరు ఎవరినడిగినా అంబటివారి వీధి ఇక్కడ ఈ గుడి దగ్గరకు వచ్చి ఎవర్ని అడిగినా అంబటివారి వీధి అని అడిగితే ఎవ్వరైనా చెప్తారండి ఆ డెరా ఆ దిశగా వచ్చి మీరు ఇక్కడ డెలివరీ చేయగలరండి